నేను ఈరోజు ఒక ట్యాక్సీని బుక్ చేసుకున్నాను కానీ నా వ్యక్తిగత కారణం చేత నేను ఆ బుకింగ్ను రద్దు చేసుకున్నాను నాకు ఆ బుకింగ్ టైమింగ్కి నేను ఆ ట్యాక్సీని చేరుకోలేకపోయాను కానీ నేను ముందుగానే ఆ ట్యాక్సీ ఏజెన్సీకి కొంత నగదుని ఫోన్పే చేశాను దీని ద్వారా నాకు

నగదు అడ్వాన్స్ ఆ ట్యాక్సీ ఏజెన్సీ వద్దనే ఉండిపోయింది దీనికి నేను చింతిస్తున్నాను నేను ఈ బుకింగ్ని రద్దు చేయడం వలన నాకు ఆ నగదు తిరిగి ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాను ఆ ఏజెన్సీ నా డబ్బుని తిరిగి నాకు పేటీఎం ద్వారా అయినా గూగుల్ పే ద్వారా అయినా వెనక్కి ఇవ్వగలరు